నేను కొన్ని సందర్భాల్లో వివక్ష మరియు పక్షపాతం అనేది ఎదురుకోవడం జరిగింది మనం మొదటిగా నేను ఎప్పుడైతే వివక్ష అనేది ఎప్పుడైతే ఎదురుకొన్నానో మీకు తెలియజేయడం జరుగుతుంది రీసెంట్గా మా నాన్నగారు వాళ్ళ ఇంటర్ స్నేహితుఅతో కలిసి వైజాగ్ అరకు ట్రిప్ వెళదామని ప్రయాణిస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను వెళ్ళాను మాకు తెలియకుండా మన డాడీ స్నేహితుడు స్నేహితురాలు ఒక ఆంటీ వాళ్ళ అబ్బాయి కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళ ఆంటీ వాళ్ళ స్నేహితులకి అదే సమయంలో ఆంటీ వాళ్ళు మేము ఒకే దారిలో వెళ్ళే వైపు ఉంటాము వారి ఇల్లు మా ఇల్లు ఒక నాలుగు కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది మా నాన్నగారు అన్నయ్యను అన్నను అడగటం జరిగింది ఎటువైపు వెళుతున్నారు అనేసి అన్న ఇంటికి వెళుతున్నాము అన్నారు సో మా నాన్నగారు నన్ను కూడా దింపమని ఇంటి దగ్గర దింపమని చెప్పడం జరిగింది అన్న అన్నయ్య వచ్చి పర్లేదు అంకుల్ నేను ఇంటి దగ్గర దింపేస్తాను అనేసి చెప్పారు అలాంటి సమయంలో మేము కార్ని పార్క్ చేసిన చోటకు వెళ్ళి కార్ని తీసుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేసాము అలాంటి సమయంలో ఆంటీకి వాళ్ళ స్నేహితురాలుకి వీళ్ళు వెళుతున్నారు తను వెళ్ళలేక పోయింది అనే కోపంతో నో లేకపోతే వీళ్ళు వెళుతున్నారనే బాధతోనో ఎలాగో కానీ నన్ను ఇంటి దగ్గర దింపబెడుతూనే అన్నయ్యతో ఇప్పుడు ఎక్కడ దింపాలి నన్ను ఎక్కడ దింపాలి నన్ను అని మేము కారులో ప్రయాణిస్తున్నప్పుడు తరచుగా అడగడం జరుగుతుంది అలానే మనం వీన్ని దింపడం అవసరమా అనే కోణంలో కూడా అన్నారు నేను విన్నాను నేను విని కూడా బాధపడ్డాను నేను కావాలనే వాళ్ళతో వెళ్ళాలని అనుకోలేదు అది వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నేను బస్సులో తిరుగు ప్రయాణం చేద్దాము అనుకున్నాను కానీ మా నాన్నగారు అలా అనడం వలన నేను వాళ్ళతో వెళ్ళటం జరిగింది అలా అడుగుతూ అడుగుతూ చివరి వరకు అన్నయ్యను నన్ను ఇంటి దగ్గర దించనీయకుండా చేసి ఒక ప్లేస్లో నాకు బస్సు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ దిగబెట్టారు సో అలాంటి సమయంలో నాకు చాలా వివక్ష చూపించినట్టు అర్థమైంది అది దేనిపరంగా అయినా కానీ నేను నాకైతే వివక్ష అన్నట్టు అనిపించి నేను తిరిగి బస్సును తీసుకొని ఇంటికి చేరుకున్నాను అది రాత్రి సమయంలో కొంచెం పది ఆ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన ఇంకా మరియు పక్షపాతానికి వచ్చినట్లయితే నేనూ కొన్నీ రీ రీసెంట్గా జరిగిన ఒక అద్భుతమైన ప్రో ప్రోగ్రాంలో నేను అను నేను ముందుండి మా స్నేహితులు అందరి తరపున నేను కొంత డబ్బును సమకూర్చి ఒక మంచి ప్రో కాస్ కోసం నేను ఆ డబ్బును అనేది ఒకళ్ళకి ఇవ్వడం జరిగింది అలా అందరూ ఒకళ్ళకి డబ్బును ఇవ్వడం జరిగింది ఒకరు మెయిన్గా ఉండి లీడ్ తీసుకొని ఉన్నారు ఆ డబ్బును ఇవ్వడం జరిగింది ఆ డబ్బుని వాళ్ళకి ఇచ్చిన తరువాత అతను వచ్చేసి అందరికి పిల్లలకి ఉపయోగపడే వస్తువులు పుస్తకాలు అవన్నీ కొనడం జరిగింది దానికోసం సుమారుగా ఎక్కువ కలెక్ట్ చేసిన వాళ్ళ దాంట్లో ఎక్కువ డబ్బులు సమకూర్చి ఇచ్చినవాళ్ళ దాంట్లో మేము రెండవ స్థానంలో ఉన్నాము సో అంత కష్టపడి నేను అందరితో మాట్లాడి మంచి పని కోసం అని చెప్పి డెమో తయారుచేసి వాళ్ళకి ఇచ్చిన తరువాత కూడా వారు అక్కడ ఆ పిల్లలు ఉండే ప్రదేశానికి వెళ్ళిన తరువాత వాళ్ళు నేను చేసినా దానికి గుర్తించక నేను కాకుండా అసలు ఎవరు చేయని వాళ్ళని తీసుకొని వెళ్ళి పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పుస్తకాలు కానీ ఆ బొమ్మలు కానీ ఆ ఆడుకునే వస్తువు కానీ వారి చేత ఇప్పించడం జరిగింది నన్ను అసలు పట్టించుకోలేదు నేను చేసిన దానికి చూడలేదు నిన్ను నన్ను అయితే ఒక ప్రక్కకు పెట్టేసారు సో ఇక్కడ నాకు పక్షపాతం అనేది కొంచెం ఏర్పడింది అరే ఇంత చేసాము కదా మనం చేసిన దానికి వీళ్ళు గుర్తించట్లేదు నన్ను కాకుండా వేరే వారిని ఎందుకు అలా చూస్తారు ఎందుకు ఈ పక్షపాతం అనేది చూపిస్తున్నారు ఇక్కడ అందరూ సమానమే కదా అనే కోణంలో నాకు ఏర్పడి చాలా బాధాకరంగా అనిపించింది తరువాత అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ ధన్యవాదాలు చెప్పారు మినహా నన్ను మినహాయించి అందరికి ధన్యవాదాలు చెప్పారు పర్టీక్యూలర్గా వాళ్ళని వాళ్ళ పేర్లు అక్కడ వ్రాసి నా పేరు అందులో లేదు ఇంత చేసాను అనేదానికి పక్షపాతంగా అనిపించి నాకు ఎంతో బా బాధ కలిగింది ఇది చాలా బాధాకరంగా అనిపించింది ఇలా అందరూ వాళ్ళ జీవితాల్లో వివక్ష మరియు పక్షపాతం అనేది ఎదురుకొంటూనే ఉంటారు ఇది జీవితంలో ఒక అందరికీ జరిగే ఒక కామన్ థింగ్ దీన్ని మీరు అంత గట్టిగా పట్టించుకొని బాధపడకండి జీవితంలో మీరు ముందుకు సాగుతూ వెళ్ళిపో వెళ్ళిపోండి విజయం మీ సొంతం అవుతుంది ఇలాంటిదేమీ పట్టించుకోకండి